గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఓకే మేడం అయితే మేడం అయితే మేడం టైల్స్లోని కొన్ని టైప్స్ ఆఫ్ టైల్స్ ఉన్నాయి మేడం అవి అవి అదే ఓకే మేడం ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఆ టైల్స్ అండి నేను చెప్తాను మేడం ఉండండి ఒక్క క్షణం నేను చెప్తాను టైల్స్లోనే సిరమిక్ టైల్స్ ఉన్నాయి వక్లైన్స్ టైల్స్ అని మార్బుల్ టైల్స్ అని మొసాయిక్ టైల్స్ అని గ్రాండ్ టైల్స్ అని గ్లాస్ టైల్స్ అని న్యాచురల్ స్టోన్ టైల్స్ అని ఆ విధంగా ఉన్నాయి మేడం పది రకాలు మీక్ మీకు ఈ టైల్స్లో ఏమి కావాలంటే అవి మీరు తీసుకోవచ్చు లేకపోతే నేను పంపిస్తాను మీరక్కడ దాన్ని వాడుకోవచ్చు మీ అడ్రస్ చె మీ అడ్రస్ చెప్తే మీ అడ్రస్కి పంపిస్తాము అనమాటా ఓకే ఓకే ఓకే నా షాప్ అడ్రస్ మీకు పంపిస్తాము ఓకేనా వాట్ వాట్సాప్లో పెడతామండి ఓకే రైట్ అయితే ఓకే

ఓకే మేడం ఓక్ ఓక్ ఓకే మేడం ఓకే రైట్ రైట్